నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రాడెక్టు దోస పాన్ నాకు దోస పాన్ చాలా మంచిగా వచ్చింది నేను ఆర్డర్ చేసిన కలర్ వచ్చింది సేమ్ నేను అనుకున్నట్టుగా వుంది సైజు కూడా సేమ్ మంచిగా ఉంది క్వాలిటీ అయిన క్వాంటిటీ అయిన సేమ్ ఉంది ఆస్ ఇట్ ఈస్గా నేను ఆర్డర్ చేసినట్టుగా రావడం వల్ల నాకు ప్రాడక్ట్ చాలా బాగా నచ్చింది సేమ్ నేను అనుకున్నట్టుగా దాని మీద దోసలు వేయడం వల్ల కూడా చాలా స్మూత్గా సాఫ్టుగా అనుకున్నట్టుగా వస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా వుంది మంచి ప్రాడక్ట్ నేను తీసుకున్నాను ఆన్లైన్ ప్రాడక్ట్స్ ఎలా ఉంటాయో ఏంటో అని నేను చాలా టెన్షన్ పడ్డాను కానీ నా టెన్షన్స్ ఏమి లేకుండా అది మాత్రం ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన దానికి కాస్టు కూడా తక్కువ ఉంది నాకు దాని విషయంలో కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మంచిగా ఆన్లైన్ ప్రాడక్ట్ ఆర్డర్ చేసుకొని దాంట్లో డైలీ నేను మార్నింగ్ టిఫిన్స్ చేసేటప్పుడు నాకు దోస పాన్ యూస్ అవుతుంది అని నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసుకున్నాను కలర్ అయిన ఇంకా పాన్ క్వాలిటీ క్వాంటిటీ సేమ్ ఆస్ ఇట్ ఇస్గా నేను అనుకున్నట్టుగా ఉంది నాకు మంచి హాపీనెస్ని ఇచ్చింది నేను ఈ ప్రాడెక్టుకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను మంచి కామెంట్స్ కూడా పెట్టాను ప్రాడక్ట్ చాలా బాగుంది అని పిక్స్ కూడా పెట్టాను నా రివ్యూస్ నేను ఇచ్చాను అందులో చాలా మంది నా రివ్యూస్ చూసి ప్రాడక్టుని కూడా తీసుకోవడానికి చాలా మంది ఇష్ట పడ్డారు నేను మా ఫ్రెండ్స్కు కూడా చాలా మందికి మా ఫామిలీ మెంబర్స్కి రిలేటీవ్స్కి అందరికి రిఫర్ చేసాను నేను తీసుకున్న దోస పాన్ బాగుంది మీరు కూడా ఇలాంటిది తీసుకోండి బాగా వస్తున్నాయి క్వాలిటీ బాగుంది ఇంకా దీనిపైన దోసలు వేయడం వల్ల బాగా దోసలు కూడా మంచిగా వస్తున్నాయి అందువల్ల నాకు బాగా నచ్చింది షేప్ కరెక్టుగా వస్తుంది కింద ఎక్కడ అంటుకోకుండా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా దోసలు వస్తున్నాయి దాని వల్ల నాకు ప్రాడక్ట్ చాలా బాగా నచ్చింది నేను అనుకున్నట్టుగా ప్రాడక్ట్ ఉండడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు నేను రెడ్ అండ్ బ్లాక్ కలర్లో దోస పాన్ ఆర్డర్ చేసుకున్నాను సేమ్ ఆస్ ఇట్ ఈస్ కలర్గా రెడ్ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది నేను ఇంకా దానికి మంచిగా ఒక స్పూన్ మరియు ఇంకా దానిని వాష్ చేయడానికి ఒక వాష్ చేయడానికి ఒక క్లోత్ లాంటిది కూడా వచ్చింది దీనిని మంచిగా వాష్ చేసుకునే విధంగా వుంది దానికి దోసలు తీసుకోవడానికి ఒక చిన్న ఒక అది గరిట లాంటిది కూడా ఉంది చెక్కది దానితో మంచిగా చేసుకొని తీసుకుంటున్నాము దోసలు మాత్రం చాలా ప్లైన్గా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా వస్తున్నాయి చాలా క్రిస్పీగా ఉంటున్నాయి దీని వల్ల నేను మంచిగా హ్యాప్పీనెస్ పొందుతున్నాను నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రాడక్ట్ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉన్నాను సేమ్ నేను అనుకున్న ప్రాడక్ట్ రావడం వల్ల నేను ఇంత హ్యాప్పీనెస్ని షేర్ చేసుకుంటున్నాను మరియు ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాను నాకు ఈ ప్రాడక్టు చాలా బాగా నచ్చింది మీరు కూడా అందరు ఇలా మంచిగా వున్న ప్రాడక్ట్స్ తీసుకొని రివ్యూస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను